పోయిన సంవత్సరం మా అబ్బాయినూ మా అబ్బాయి దోస్తు చేపలు పట్ట వెళ్ళారు బాగా సర వచ్చింది సర వచ్చి మా అబ్బాయి దోస్తు అందులోనే కొట్టుకుపోయాడు కొట్టుకుపోయి అయ్యో అందులోనే కొట్టుకుపోతే బాగా ఎంత ప్రయత్నం చేసినా కూడా దొరకలేదు మళ్ళీ పోలీసులను పోలీసులకు ఫోన్ చేస్తే పోలీసులు వచ్చి వెతికారు వెతికితే వెతుకగా వెతుకగా దొరికాడు బాగా లోతు ఉంది లోతు ఉండి అలా దొరకలేదు పోలీసులకు ఆఖరికైతే పోలీసులకు దొరికాడు చనిపోయి ఇక అప్పటి నుండి మా అబ్బాయి చేపులు పట్టేటందుకు పోవడం లేదు ఇక చేపల కూరనే తినడం లేదు అసలే అలా జరిగింది మాకు అప్పటి నుండి ఇక భయం చేపలంటేనే బాగా భయం మా అబ్బాయి ఆ దోస్తు ఇద్దరు ఇక ఆయన మర్చిపోకుండా మళ్ళీ చేపల జోలికే పోవడం లేదు ఇక అసలే పాప